వివరాలు అంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ అండి చికెన్ దమ్ బిర్యానీ మొగలాయి బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ ఇలా చాలా రకాలు ఉన్నాయి అండి ఆ చెప్తాను అండి చికెన్ ఫ్రైడ్ రైసు తణుకులో చాలా ఫేమస్ అండి ఆ చికెన్ దమ్ బిర్యానీ రావులపాలెంలో బాగా ఫేమసు మొగలాయి బిర్యానీ వచ్చి ఇటు పైడిపర్రులో చాలా ఫేమస్ అండి అంతే దా మీకు ఇంకా ఏమి కావాలో చెప్పండి మటను ఫిష్ కూడా ఉంటాయి అండి కాకపోతే మేము ఎక్కువ చికెన్ ఆర్డర్స్ మాత్రమే ఎక్కువ తీసుకుంటాము అండి చిక్ దమ్ బిర్యానీస్ మాత్రమే తీసుకుంటాము ఏంటి అంటే బిర్యానీ టేస్ట్ మాత్రం ఎక్కడా తగ్గదు అండి కావాలంటే మీరూ ఎక్కడ అయినా చూసుకోవచ్చు టేస్ట్ మాత్రం ఎందులోనూ తగ్గదు ఆ తప్పకుండా అండి బిర్యానీ బిర్యానీ వంద రూపాయల లోపు అంటే కష్టము అండి మాకు స్టార్టింగ్ అయితే వంద రూపాయల స్టార్ట్ అవుతుంది అండి వ్ వం వంద నూటయాభై రెండు వందల యాభై అలా ఉంటుంది అండి మటన్ వచ్చి ఇంకా రేటు ఎక్కువ ఉంటుంది అండి మటను క రేటు ఎక్కువ కదా అండి కాబట్టి ఒక త్రీ హండ్రెడ్లో స్టార్ట్ అవుతుంది అండి అంత పేరు లేకపోవచ్చు కానీ బా ఆ బిర్యానీ అది చాలా బాగుంటుంది అండి మీరు నమ్మకము ఉంచుకోవచ్చు మీకు మీకు ఏమైనా కావాల్సి వస్తే మాకు కాం ఫోన్ చేయగలరు అండి ధన్యవాదాలు